మా ప్రాతంలో మాన రాష్ట్ర కళ అయినటువంటి భరతనాట్యం అదేవిదంగా కూచిపూడి మహారాష్ట్ర కళ అయినా లెజెన్ ఎక్కువగా ఇప్పటికి కూడా పల్లెటూర్లో నగరాల్లో వీదుల్లో ఇప్పటికీ చేస్తూ ఉన్నారు అదేవిదంగా మన రాష్ట్రకళ అయినటువంటి భరతనాట్యం హాస్యనాటకాలు వాటికలలో ఇప్పటికీ కూడా వీటిని ప్రదర్శించడం ద్వారా ముందుతరాలకు వీటిని పరిచయం చేస్తున్నాను హాస్యనాటకాలు అనగా బుర్రకథ చింతామణి నాటకాలు అప్పట్లో ఈ నాటకాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది ఇప్పటిరోజుల్లో పోలిస్తే వాటి ప్రాదాన్యత కొంత తగ్గిందనే చెప్పవచ్చు అయినప్పటికీ హరిచంద్ర నాటకం రామాయణం మహాభారతం అనే నాటకాలను సందర్భాలో పెద్దగా అందరికి తెలిసేలాగా ప్రదర్శించడం వలన మన రాష్ట్ర కళలలను భారతీయ సంస్కృతిని కాపాడటంలో కళాకారులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు